హలో శాలిని నేను మీ స్నేహితురాలిని మాట్లాడుతున్నాను ఇటీవల త వివాహం జరిగింది కాబట్టి కొత్త ఇంటి పేరు పాత ఇంటి పేరు నుంచి కొత్త ఇంటి పేరుగా మారుతుంది కాబట్టి ఆ కొత్త ఇంటి పేరుతో పాస్పోర్ట్లో ఎక్కించాలని అనుకుంటున్నాను సో అందుకు నీవు నువ్వు ఎలాంటి నాకు సహాయపడతావు కొంచెం చెప్పచ్చు కదా నేను కొత్త ఇంటి పేరు పాత ఇంటి పేరు కాకుండా కొత్త ఇంటి పేరు పెట్టడం చాలా నాకు ఎంతో సంతోష ఎక్సయిట్ ఆత్రుతగా ఉంది అలాగే ఇంకా పేరు నుంచి కొత్త పేర్ కొత్త ఇంటి పేరుగా మారడం వల్ల మనకెంత ఆత్రుతగా ఉంది ఇటీవల వివాహం జరిగింది మనమెంతో సంతోషంగా జరుపుకున్నాం కదా గత నెల రోజుల క్రితం జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని పాస్పోర్ట్ పా పేరు పాత పేరు నుంచి కొత్త పేరుకి అపాయింట్ చేపించడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలి అలాగే నువ్వు ఎలాంటి ఎలాగైనా కొంచెం సహాయపడతావని అనుకుంటున్నాను అలాగే కొంచెం నువ్వు నాకు సంబంధించిన సమ సంబంధించిన విషయాలు కొంచెం చెప్పు చెప్తావు కదా చెప్పగలవు అలాగే ఇద్దరం కలిసి అక్కడికెళ్ళి కొంచెం ప పేరుని మార్పించాలి అలాగే కొంచెం నాకు సంత సహాయపడు